హలో మేడమ్ నమస్తే మేడమ్ ప్రిన్సిపాల్ మేడమ్గారా అండి మేడమ్ బాగున్నారా మేడమ్ బాగున్నాను మేడమ్ స్టూడెంట్సు కొంచెం హిందీ ఇంగ్లీషు కొంచెం సబ్జెక్ట్లల్లో కొంచెం చదవలేకపోతున్నారు మేడమ్ కొంచెం క్లెవర్గ ఉన్నారు అదీ అది ఎలా చేద్దాం మేడమ్ అదే పిల్లలు కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు మేడమ్ అవే కొంచెం చూద్దామని

అవును మేడమ్

సరే మేడమ్

అవును మేడమ్ ఓకే మేడమ్

అలాగే సరే మేడమ్ మీరు చెప్పినట్టుగానే చేద్దాం మేడమ్

సరే మేడమ్ ఓకే మేడమ్ సరే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్